వృత్తిపరమైన విద్య అనేది విద్యార్థులకు ఇవ్వడం ద్వారా వాళ్ళ చదువు పూర్తైన తరువాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కావున ఉన్నత విద్యలో కంటే కూడా ప్రాథమిక విద్యలోనే వృత్తిపరమైన విద్యను మనం అందించడం ద్వారా విద్యార్థులకు వాళ్ళకి ఆ చేసే పని మీద స్కూల్ ప్ర ప్రాథమిక విద్యలోనే వాళ్ళకి పట్టు సాధించిన వారు అవుతారు ఏ విధంగా ఉండడం వల్ల వాళ్ళు పట్టాలు పొందిన తరువాత ఉన్న చదువులు చదివి పట్టాలు పొందిన తరువాత పట్టాలు పొందిన తరువాత వాళ్ళు జీవితంలోనే రాణించగలుగుతారు సో సో దీనివల్ల ప్రాథమిక విద్య అనేది స్కూళ్ళల్లో అది వృత్తిపరంగా కొనసాగినట్లయితే అది విద్యార్థులకు భవిష్యత్తు సూచికగా ఉంటుందని అందరికీ తెలిసిందే అందువలన మరింతగా వృత్తి విద్యను ప్రాథమిక విద్యలోనే నేర్పించవలసిందిగా కోరుకుంటున్నాను